మేఘన గారా అండి మామ్ యాక్చువలీ నాకు ఒక కోళ్ల ఫామ్ ఉంది అన్నమాట దాని గురించి దాని గురించి కొంచం మాట్లాడేది ఉంది సో అందుకని దాని గురించి చెప్తాము అని కాల్ చేశాను మామ్ ఈ మధ్యన యాక్చువలీ కోళ్ల ఫారంలో ఈ మధ్య కోళ్లకి కొంచెం హెల్త్ బాలేక పోకోవడం ఫుడ్ సరిగ్గా తీసుకోక పోవడము పెట్టింది ఏమి తినట్లేదు ఓకే మ్యామ్ అలా అది ఏంటంటే నేను స సరౌండింగ్స్ అని నీట్గా ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా సరిగా ఇస్తున్నాను దానికి కాకుండా లైక్ ఏదన్నా మెడిసిన్ ఉంటుందా లైక్ వాటికి హెల్త్ బాగలేనప్పుడు అలాంటిది ఏమన్నా అవును అంటే ఏంటంటే ఇవి ఇది ఎఫెక్ట్ కాకుండా లైక్ ఏమైన్నా ప్రికాషన్స్ తీసుకొని వీటికి వ్యాక్సినేషన్ ఏమంగా వేయించడం లైక్ ఫుడ్ ఎందుకంటే టైం టు టైం యాక్చువల్లీ ఫుడ్ తినేవి అన్నమాట బట్ ఇప్పుడు ఏంటంటే లైక్ డే డేలో త్రీ టైమ్స్ తినేవి కూడా ఒకసారి కూడా తినట్లేదు సరిగ్గా